మీషోలో కాటన్ కుర్తి ఆర్డర్ పెట్టాను నా ఫస్ట్ ప్రోడక్ట్ ఆన్లైన్లో నేను పర్చేస్ చేయడము డెలివరీ అయ్యేంత వరకు ఎలా వస్తుందో అనుకున్నాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని కంటే కూడా డెలివరీ అయిన తర్వాత కుర్తి నాకు చాలా బాగా నచ్చింది నేను సెమీ స్టిచ్డ్ ఆర్డర్ చేసాను స్లీవ్స్ అనేవి అటాచ్బుల్గా వచ్చాయి తర్వాత స్టిచ్ చేయించుకున్నాను అయితే కాటన్ మెటీరియల్ అనేది చాలా సాఫ్ట్గా ఉంది నాకు చాలా బాగా నచ్చింది స్టిచ్చింగ్ కూడా నీట్ ఫినిషింగ్తో జిగిజాగ్తో ఇచ్చారు కుర్తి అనేది నేను ఎక్స్ఎల్ బుక్ చేసాను నాకు కరెక్ట్గా ఫిట్ అయ్యింది కరెక్ట్గా సరిపోయింది